గ్రామీణ ప్రాంతాలలో విద్యా వ్యవస్థను మెరుగుపరించేందుకు ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తుంది దానిలో మొదటిది ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం ఇంగ్లీష్ మీడియం తీసుకురావడంతో ప్రజలకు ప్రవేట్ స్కూల్కి గ్రామీ విద్య మరియు గవర్నమెంట్ స్కూల్కి ప్రాబ్లం లేకుండా ఏ విధమైన సౌకర్యం అసౌకర్యాలు లేకుండా ప్రైవేట్ స్చూళ్ళకంటే గవర్నమెంట్ స్కూలు ఏ మాత్రం తక్కువ కాదని ప్రవేట్ స్కూల్కి పెట్టుకోలేని వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్లో సంస్థ విద్యాసంస్థలు ఉచితంగా మరియు బాగా చదువుకునేందుకు వాళ్ళకు టీచర్స్ని మంచిగా పెట్టి చదివిస్తుంది సో దీని వలన విద్యా విద్యా రేటు అనేది విద్యా శాతం అనేది పెరుగుతూ రావచ్చు కావున

మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఏదోకటి చేస్తూనే ఉంది ఇంకా క్యాంపైనింగ్ స్టార్ట్ మొదలు పెడుతూ ప్రతి తల్లిదండ్రులకు ఇంటింటికి వెళ్ళి చదువు యొక్క

చదువు యొక్క ఇంపార్టెన్స్ను అందరికీ తెలియచేస్తూ అలాగే ఆడవాళ్ళు చదువుకోకూడదు అనే మూఢనమ్మకాన్ని తొలగిస్తూ ఆడపిల్లలకు కూడా చదువవసరం రేపన్న రోజులో ఇది ఎవరైనా పని చేయాలి ఎవరి మీద ఆధారపడకుండా బతకాలంటే విద్య అనేది అవసరం అని ఊర్లల్లో అన్ని అన్ని చోట్ల ఇలా ప్రభుత్వం ఎక్కడిక్కడ ఏదోకటి ప్రారంభిస్తూనే ఉంది చేస్తూనే ఉంది గ్రా గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది స్కూల్కి ఎందుకు పంపలేదో కొన్ని కారణాలుకొస్తే చాలామంది డబ్బులు లేక పంపరు ఇంకొంతమంది చదువుకున్న తర్వాత చేసేది పనేగా ఇంకెందుకు చదువుకోవడం అని పంపరు ఇంకొంతమంది ఆడపిల్లకు చదువెందుకు ఆడపిల్ల ఇంట్లో పనిముట్లు నేర్చుకుంటే చాలు అంతేకాని చదువుకొని ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది డబ్బులు దండగ తప్ప ఏం లేదు అని వాళ్ళు అనుకోవడంతో ఆడపిల్లల్ని చదివించట్లేదు అలాగే చాలామంది ఊళ్ళలో విద్యాసంస్థలే లేకపోవడం సరైన విద్య దొరకకపోవడం వల్ల కూడా చాలామంది స్కూల్కి వెళ్ళడం లేదు ఇలా చదువు యొక్క ఇంపార్టెన్స్ తెలియక చాలామంది బలాదూర్ తిరుగుతూ స్కూళ్ళకి రాకుండా పనులకు వెళుతూ సినిమాలకు వెళుతూ బంకులు కొడుతూ ఇలా చాలా అంటే చాలావరకు వాళ్ళకి తెలియకుండా వాళ్ళే విద్యను దూరం చేసుకుంటున్నారు మరియు గ్రామీణ ప్రాంతాలలో చాలామంది తల్లిదండ్రులు చదువు లేని వాళ్ళు ఉంటారు దాని వలన వాళ్ళకి అంతగా చదువు యొక్క ప్రాముఖ్యత తెలియకపోవచ్చు ఇది ముఖ్య కారణంగా నేను భావిస్తాను ఎందుకంటే మన తల్లిదండ్రుల పెంపకం వలనే కదా వాళ్ళు చెప్పిన దాన్ని పట్టే కదా పిల్లలు అనేది మారేది కావున తల్లిదండ్రులే సరిగ్గా మంచిగా చదువు గురించి చెప్తూ క్రమశిక్షణలో పెడితే పిల్లలు కూడా అదే మార్గంలో ఉంటారు ఈ చదువు లోపించడం వల్లనే చాలామంది తల్లిదండ్రులు అమ్మాయి చదువుకోవడం అనేది వ్యర్థం అనవసరం అని అనుకుంటూ ఉంటారు దానివలనే ఇంకా మనకి ఈ పిల్లల స్కూలుకి వెళ్ళకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇవన్నీ నా కారణాలుగా నేను అను భావిస్తున్నాను అలాగే గ్రామీణ ప్రాంతాలలో విద్య ఇంకా వృద్ధి చెందాలి అందరూ చదువుకోవాలని భావిస్తున్నాను